మొదట్లో నా నాకు నచ్చింది అనుకుని చివరకు బాగా నచ్చిన పుస్తకాన్ని నేను ఎప్పుడైనా చదివానా అంటే అది నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదివాను ఒక కథ నాకు బాగా తెలుగులో నచ్చినదైనదానిగా ఉండేది ఎందుకంటే దాంట్లో ఉన్న నీతి నాకు చాలా బాగా నచ్చింది అది నా మనసుకు చాలా ఆనందకరంగా మళ్ళీ చదవాలి అనిపించింది ఎందుకంటే దానిలో ఉన్న నీతిని నేను ఎన్నడు వినలేదు చూడలేదు కాబట్టి నేను దాన్ని చదవాలనుకున్నాను ఆ పుస్తకం పేరు అది